భాష అనేది ప్రాంతం యొక్క వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది ఎందుకనగా ప్రా ఆంధ్రప్రదేశ్లోని వార్తా మాధ్యమాలు అనగా న్యూస్ న్యూస్ అనగా ప్రజల యొక్క మనోభావాల్ని బయట రాజకీయ వ్యక్తులు చేసే విషయాలను వెలవడించడంలో మాధ్యమాలలో వార్తా మాధ్యమాలు ప్రముఖస్థానాన్ని సంతరించుకున్నాయి జాతి వయసు వివిధ పండగలు జరుపుకోవడం ద్వారా వార్తల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది జాతి అనగా కులమత భేదాలను ఎంచడం వీటన్నిటినీ నిర్మూలించడం రాష్ట్ర మాధ్యమాల మధ్య ఉన్న తేడాలను వార్తా మాధ్యమం చక్కగా వివరిస్తుంది వయసు చిన్నా పెద్దా అందరు కలిసి పందుగలు జరుపుకోవడం మతపరమైన విషయాలు చేయడం ఇలా చేయడాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లోని వార్తా మాధ్యమాలు బయటపడుతున్నాయి వివిధ పందుగలు జరుపుకోవడం అనే విషయం కొస్తే ప్రే ఒకొక్కరు ఒక్కొక్కరి సాంప్రదాయం ప్రకారం పండగలను చేసుకుంటారు ఉదాహరణకు క్రిస్ క్రిస్టియన్సు క్రిస్టమస్ పండగ చేసుకోవడం గు మసీదు వాళ్ళు మసీదుకు వెళ్ళడము ముస్లిమ్స్ ఇలాగా పండగలకి చర్చీలకి ప్రతి ఒక్కళ్ళు వారివారి సాంప్రదాయాలకి అనుసంధానంగా వారియొక్క వ్యక్తిత్వ జీవితాలను జరుపుకుంటారు ఈ యొక్క విషయాలను ఆంధ్రప్రదేశ్లోని వార్తా మాధ్యములు భాష అనేది విషయం ప్రముఖ పాత్రను సంతరించుకొని భాష అనేది ప్రజలలో ప్రతి ఒక్క నలుమూలలకి చేరడానికి భాష ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకొని ఉంది